మా రాష్ట్రంలో జరుపుకునే ప్రధాన మతపరపైన పండుగలు క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి ఉగాది దసరా దీపావళి ఇటువంటి పండగలు వివిధ పండగలు మరియు వాటి కార్యక్రమాలు చట్టబద్ధంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రజలు అందరూ పండగని జరుపుకుంటాము ఇక అందరూ కలిసి ఆ పండగ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాము మేము ప్రధానంగా జరుపుకునే పండగ క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున న ఈ పండగ జరుగుతుంది ఆ రోజు మేము అందరము చర్చికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొని దేవునిని ఆరాధిస్తాము

మా రాష్ట్రంలో సంక్రాంతిని ఘనంగా జరుపుతాము ఎందుకంటే సంక్రాంతి పండగ అనేది తెలుగు ప్రజల పండగ ఈ పండగకు నగరంలో ఉన్న అన్ని రకాల ప్రజలు తమ పల్లెలకు వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉండి సంక్రాంతిని జరుపుకుంటాము ఈ పండగ పండగ నాడు పిండి వంటలు వండుతారు సంక్రాంతి రోజుల్లో కోడిపందాలు వంటి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటాయి మేము దీపావళిని కూడా చేసుకుంటాము ఈ ప్రాంతంలో అన్ని మతాల వారు పాల్గొంటారు ఈ మతపరమైన ఆచారాలలో ఉత్సవాలు సాధారణంగా పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘటన సంగీతం నిత్యం ఆహారం మరియు ఇతర సంస్కృతికి కార్యక్రమాలు కలిగి ఉంటాయి సామాజిక సమావేశం సమావేశం ప్రజలను కలుసుకోవడానికి మరియు కనెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడతాయి ప్రజలు సమూహంగా ఈ కార్యక్రమాలను జరుపుకునే వివిధ మార్గాలు ఉన్నాయి కలిసి ప్రార్థించడానికి ఈ కార్యక్రమంలో ద్వారా విశ్వాసాన్ని జరుపుకుంటారు ఇది సాధారణంగా ఒక మతపరమైన నాయక లేదా ప్రార్ధన నాయకులు నేతృత్వం వహిస్తారు కలిసి సమయాన్ని కలపడానికి ప్రజలు అందరూ ముందుకు వస్తారు ఈ సంభాషణ ఆహార మరియు ఇతర కార్యక్రమాల ద్వారా జరుపుకోవచ్చు చివరగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని జరుపుకొని లేదా ఎలా జరుపుతున్నారో సంబంధం ప్రజలు కలిసిపోవడానికి కనెక్ట్ బాగా అవుతారు